మీరు టాక్సీని బుక్ చేసే నప్పుడు మీకు అందించిన డ్రైవర్ ఫోన్ నెంబరును ఉపయోగించండి డ్రైవర్ ఫోన్కు రింగ్ అయిన తర్వాత మీరు బుక్ చేసిన ట్యాక్సీని రద్దు చెయ్యాలని అనుకుంటున్నారు అని తెలియజేయండి మీరు ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియజేయండి ఉదాహరణకు మీరు వేరే ట్యాక్సీని కనుగొన్నారా లేదా మీరు ఇప్పటికే వెళ్ళిపోయారా అని తెలియజేయండి స్థానిక టాక్సీ ఏజెన్సీకి కాల్ చేయడానికి మీరు టాక్సీకి బుక్ చేసుకున్నప్పుడు మీకు అందించిన టాక్సీ ఏజెన్సీ ఫోన్ నెంబరకు ఉపయోగించండి టాక్సీ ఏజెన్సీ ఫోన్కు రింగ్ అయిన తర్వాత మీరు బుక్ చేసిన టాక్సీని రద్దు చెయ్యాలని అనుకుంటున్నారు అని తెలియజేయండి మీరు ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియజేయండి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది హలో నేను టాక్సీని రద్దు చెయ్యాలని అనుకుంటున్నాను క్షమించండి మీరు టాక్సీని రద్దు చెయ్యాలనుకుంటున్నారు అని నాకు అర్థం కాలేదు అవును నేను రద్దు చెయ్యాలని అనుకుంటున్నాను నేను ఇప్పటికే వెళ్ళిపోయినందుకు నాకు టాక్సీ అవసరం లేదు సరే టాక్సీ రద్దు చేయబడింది మీరు మరొక టాక్సీని బుక్ చేసుకోవాలని నుకుంటున్నావు రా లేదు అవసరం లేదు ధన్యవాదములు